హలో హాయ్ గుడ్ మార్నింగ్ తిన్నారా తిన్నామండి ఈరోజు ఎక్కడెక్కడ ఐస్క్రీమ్స్ సేల్ చెయ్యాలో చెప్పలేదు మరి చెప్పండి మ్యామ్ ఈరోజు నేను కొంచెం బయటకి వెళ్ళేదుంది మా అక్క వాళ్ళ కూతురు బర్త్డే ఉంది కొంచెం తొందరగా వెళ్ళాలనుకుంటున్నాను ఏమనుకోకుండా ఎక్స్క్యూజ్ చెయ్యరా మ్యామ్ ఎలానైనా చేసి ఫాస్ట్గా చేసేసుకుంటాను మ్యామ్ ఎక్కడెక్కడున్నాయి చెప్పినారు కదా అవి అయిపోయిన తరువాత నేను ఇంటికి వెళ్ళిపోతాను తొందరగా

గచ్చిబౌలి సైడ్ ఎక్కువ సేల్ అవుతున్నాయి వెనీలా ఫ్లేవర్ సేల్ అవుతుంది ఎక్కువ

మ్యామ్ ఎలా చేసైనా ఈరోజు తొందరగా వెళ్ళాలి మ్యామ్ అక్కడికెళ్ళేదుంది కాబట్టి ప్లీజ్ ఎక్స్క్యూజ్ చెయ్యండి తొందరగా అయిపోతే వెళ్ళొచ్చా మ్యామ్ మరి మ్యామ్ ఇక్కడ ఐస్ క్రీమ్సు మీరు ఫస్ట్ చెప్పినన్ని ఫస్ట్ చెప్పినన్నే ఇచ్చిరావాలా మ్యామ్ మళ్ళీ కొత్తగా ఏదైనా పెట్టినారా ఓకే మ్యామ్ ఇంకా అదేమంటరూ గచ్చిబౌలిలో ఎక్కువ సేల్ అవుతున్నాయి మ్యామ్ ఇంకా అది వెనీలా ఫ్లేవర్ సేల్ అవుతుంది ఇంకేమైనా సేల్ అయితే ఈరోజు చెప్తాను ఓకే మ్యామ్ మ్యామ్ చేస్తాము మ్యామ్ ఈసారి ఓకే మ్యామ్